నేను మీ ట్యాక్సీలో లేటుగా ఎక్కిన ఆ సమయంలో నన్ను ఎంతో క్షేమంగా నేను చెప్పిన చోటుకి కావచ్చు నేను చెప్పిన ప్లేస్కి కావచ్చు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నన్ను అలాంటి ప్లేస్కు చేరవేశారు అంతేగాక ఈ ట్యాక్సీ నాకు ఎంతగానో నచ్చింది మీరు దీని బట్టి అర్థమవుతుంది మీరు యంత మీ మీ జాబుని మీరు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు అనేసి అంతేకాకుండా ఇలాంటి సమయంలో ఏ రాత్రుల్లో ఎంతో నేను అర్జంటుగా వెళ్ళే స సమయానికి మీరు నేను అనుకునే ఆ ప్లేస్కి నన్ను ఎటువంటి హాని కలగకుండా నాకు ఎటువంటి కీడు కల చెయ్ కలగకుండా నన్ను మీ మనసు మనసార స్వభావానికి నేను ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నాను అంతేకాక ఇటువంటి ట్యాక్సీ డ్రైవర్లు ఇలాంటి ప్రపంచంలో ఉండడం చానా ఎంతో గాని గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు